ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క జనాలు ఏంటంటే ఎక్కువగా ఇష్టపడేది ఎంటర్టైన్మెంట్లో ఫస్ట్ ప్రతి వీకెండ్లో వాళ్లు వెళ్లేదాల్లా మూవీస్కి లేదా ప్రతి ఒక్కళ్ళు పార్కులకి ఎగ్జ ఎగ్జిబిషన్స్కి ఇలాంటి వాటిలకి ఎక్కువగా వెళ్లడం ఇష్టపడతారు ఎందుకంటే ఎక్కువ వర్క్ మీద ఇంట్లో ఉండడం వాళ్లకి కొంచెం ప్రెషర్ ఎక్కువైపోవడం అలా ప్రషర్ రిలీఫ్ రావాలంటే వాళ్ళు అలాంటి ప్లేసస్కి వెళితే కొంచెం వాళ్లకి కూడా కొంచెం పీస్ఫుల్గా ఫీల్ అవుతారు అలాగే ఇంకా ఏంటంటే మోస్ట్లి మిగతా మంది లేడీస్ ఏంటంటే ఖాళీ టైంలో ఇప్పుడు ఈటీవీ ప్రోగ్రామ్స్ కాని మా టీవీ ప్రోగ్రామ్స్ కాని ఇలా చూస్తూ వాళ్ళు కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు అప్పుడు వాళ్లు పేచి చిల్డ్రన్ వాళ్ల పిల్లలందరితో కలిసి కూర్చొని వాళ్ళు కూడా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ ప్రోగ్రామ్స్ చూస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ పిల్లలని కూడా ఎంజాయ్ చేసేలా చేస్తూ వాళ్ళకి కూడా ఫ్రీ టైమ్ ఉన్నట్టు వాళ్ళ పిల్లలతో స్పెన్ చేసిన్నట్టు కూడా అనిపిస్తుంది సో వాళ్ళు ఫ్రీ టైమ్లో అంటే ఈ పని ఇలాంటి పనులు ఎక్కువ చేసుకుంటారు